గడువును చేరుకోవడానికి అలాగే లక్ష్యాన్ని సాధించడానికి నా స్థాయికంటే ఎక్కువ చేయవల్సి వచ్చిన సందర్భం గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను అన్నీ భాగాలను కలుపుకుంటూ ఎలా నేను చేరుకున్నానో మీకు చెబుతాను చేయగలరో ఎలాగ చేయ్యాలన్నది కూడా నేను చెబుతాను నా లక్ష్యాని చేరుకోడానికి నేను ఎంతో కృషి చేసాను నేను నేను అందరి పిల్లలాగా ఇంటి దగ్గర్నుంచి కాలేజ్కు వెళ్ళి చదువుకోలేదు నేను ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి దూరమవుతుందని నేను హాస్టల్లో జాయిన్ అయ్యి సమయం వృధా చేయకుండా పొద్దునే లెగిసిన వెంటనే స్టడీ హవర్లకు వెళ్ళి మళ్ళీ రూమ్కు వచ్చి నేను నా డ్రెస్ మార్చుకొని ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకొని టిఫిన్ చేసి మళ్ళీ క్లాసులకి వెళ్ళి సాయంత్రం బ్రేక్కి మళ్ళీ అలాగే రాత్రి స్టడీ హవర్లకి వెళ్ళేదాన్ని అలాగే ఇంట్లో ఉంటే పొద్దునే ఎనిమిది గంటలకి కాలేజ్ అంటే నేను ఏడు గంటలకి లేచి తినేసి స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళేదాన్ని కానీ అక్కడ నేను ఐదు గంటలకే లేచి నా పనులను నేను చేసుకునేదాన్ని ఇంట్లో ఉంటే మా అమ్మగారే నాకు అన్నీ వండిపెట్టి ఇంకా నా పనులు నా క్యారేజీ ఇంకా నా బట్టలు అన్ని ఉతికేవారు కానీ నేను హాస్టల్కి వెళ్లినదగ్గర్నుంచి నా కంచం నేనే కడుక్కుంటూ నా బట్టలు ఇంకా నేను పడుకునే దుప్పట్లు వేసుకునే నైట్ డ్రెస్లు కాలేజ్ డ్రెస్లు నేనే చేసుకొని నేనే ఉతుక్కునేదాని ఇంట్లో ఉన్నప్పుడు మా తమ్ముడు నాకు రికార్డులు రాయడానికి ఇంకా డైగ్రామ్స్ గీయడానికి సహాయం చేసేవాడు కానీ నేను హాస్టల్కి వెళ్ళిన దగ్గర్నుండి రికార్డ్లు ఎప్పటికెప్పుడు నేనే రాసుకుంటూ డైగ్రామ్స్ కూడా వేయడమైతే నేర్చుకున్నాను దీంతో నేను ఎంతో ఆనందంగా ఎంతో మంచిగా నా లక్ష్యాన్ని చేరుకున్నాను ఆఖరికి నేను ఎమ్బిబిఎస్ సీటైతే సాధించాను సాధించి ఇప్పుడు నేను ఆఖరి సంవత్సరమైతే చదువుతున్నాను దీనివల్ల నేను అది సాధించడానికి ఎంతో కృషి చేసాను దీంట్లో నేను దేంట్లో కూడా పాల్గొని ఎటువంటి అనవసరమైన విషయాల్లోకి జోక్యం చేసుకోకుండా నా చదువులో నేను ముందుకి వెళ్ళి ఏ సబ్జెక్టు ఉంచుకోకుండా నేను ముందుకైతే సాగాను